నాకు ఇష్టమైన ఆహారం అంటే ప్రాన్స్ బిర్యానీ నాకు అన్ని మాంసాహార వంటకాలలో ఈ రొయ్యలతో చేసిన బిర్యానీ చాలా అంటే చాలా ఇష్టం అలాగే రొయ్యలు వేపుడు కూడా నాకు ఎంతో ఇష్టం అయితే దీన్ని ఇంట్లో చేసినప్పుడు నాకు బాగా నచ్చుతుంది బయట తినాలి అంటే చాలా దగ్గరలో నచ్చదు సాయి అరుణ రెస్టారెంట్లో మాత్రమే కొంచెం బాగుంటుంది తర్వాత బెహ్రౌజ్ బిర్యానీలో కూడా రొయ్యల బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది ఈ రెండు రెస్టారెంట్లలో తినడానికి నేను చాలా ఇష్టపడుతాను